పుల్లం రాజేష్ గారు అండి నేను మీ అబ్బాయి ప్రిన్స్ ఆనంద్ వాళ్ళ క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నానండి మీ అబ్బాయి అసలు ఏం చదువుతున్నాడో ఏంటో చూస్తున్నారా అండి అసలు ఆ బాబుకి ఎం వచ్చాయో మంత్ మంత్లీ అసలు ఆ ప్రోగ్రస్ రిపోర్ట్లో ఎన్ని మర్క్స్ వస్తున్నాయో ఏంటీ సంతకం అసలు మీరే పెడుతున్నారా అసలు ఎం చదువుతున్నాడు అండి సబ్జెక్ట్లో ఫోర్ సబ్జెక్ట్సు మార్క్స్ చెప్తున్నాను చూడండి మ్యాథ్స్లో ట్వంటీ టూ వచ్చాయి అండి తెలుగులో ఫిఫ్టీన్ వచ్చాయి హిందీలో ఫైవ్ వచ్చాయి ఇంగ్లీషు అయితే ఫెయిలు సోషల్ ఫెయిలు అయిపోయాడు ఏంటండీ రీసెంట్గా ఏంటండీ అంతకు ముందు అలాగే ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా అలాగే ఉంది అండి ఎప్పుడూ అలాగే ఉంటాడు అసలు చదవటల్లేదు ఏం చేస్తున్నారు మీరు ఇంటికి వచ్చాక చదివిస్తున్నారా రెగ్యులర్గా అంటే ఇక్కడ స్కూల్కి వచ్చాక మేము చదివిస్తాము అండి తర్వాత మీరు ఇంటికి వచ్చాక చూసుకోవలసిన భాద్యత మీది కదా వాడు చదువుతున్నాడా ఎన్ని మర్క్స్ వస్తున్నాయి ఏం చేస్తున్నాడు అది మీ భాద్యత మీరు చూడాలి ఏదైనా అంటే ఇప్పుడు నెక్స్టు టెంత్ క్లాస్లోకి వెళ్తున్నాడు అండి ఇప్పుడు ఈ సంవత్సరం ఈ రెండు సంవత్సరాలు కష్టపడితేనే కదా ఫ్యూచర్ బాగుండేది చెప్తున్నామండీ చెప్పకపోతుంటే ఎలా వచ్చాయి డైరీ రాసి పంపలేదాండి ఆ అబ్బాయి సంతకం చూడండి ఒకసారి సంతకం చూడండి ఆ సంతకం ఎవరు పెడుతున్నారు మరి మీరు పెడుతున్నారా వాడు పెడుతున్నాడా నాకు తెలీదు డైరీలో ఎన్ని సార్లు రాయి మరి మీది మీకు ఉండాలండి ఆ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ మాకు చెప్తున్నారు మేమేం చెయ్యాలి ఏంటి అన్నది మీకు ఉండాలి మీకు తెలియాలి అది మీ అబ్బాయి స్కూల్ నుంచి వచ్చాక ఏం చదువుతున్నాడు ఏంటి అదే రెస్పాన్సిబిలిటీ ఉందనే ఇప్పుడు ఫోన్ చేసి చెప్తున్నాను కదండీ అసలు ఎం చదువుతున్నాడు అసలు మీకు తెలిసి చేస్తున్నాడా తెలీక చేస్తున్నాడా ఏంటి అని చెప్పి మీకు చేశాను కదా ఇప్పుడూ మీకు రెస్పాన్సిబిలిటీ అంటే ఎంత ఉందో ఇప్పుడు మీరు చెప్తుంటే అర్ధమయిపోతున్నాది వాడు ఎందుకు అలా తయారవుతున్నాడో అని చెయ్యండి అంటే నేను డైలీ డా డైరీలో రాస్తాను ఎప్పుడూ రాస్తాను ఎందుకంటే నేనే క్లాస్ టీచర్ని కాబట్టీ వాడి విధానం ఏంటో అన్ని నాకు తెలుస్తాయి నేను డై డైలీ డైరీలో రాస్తాను సబ్జెక్టు టూ సబ్జెక్ట్సు ఫెయిలు అయిపోయాడు నెక్స్ట్ ఇయర్ టెన్త్కి వెళ్తున్నాడు ఇప్పుడు నైన్త్ క్లాసు వాడు ఇప్పుడు టూ సబ్జక్ట్స్ ఫెయిలు అయిపోయాడు అంటే మెయిన్ సబ్జెక్ట్సు ఫెయిలు అయిపోయాడు అంటే నెక్స్ట్ ఇయర్ టెన్త్కి వెళ్ళాక వాడు ఇంకేం చదువుతాడని ఇక్కడ మేము చదివిస్తాం కరక్టే మేము అందరితోపాటు ఒక అరవై మంది ఉంటారు అందరినీ చదివిస్తాం వాడొక్కడిని ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి అంటే మా వల్ల అవ్వదు మీరు ఇంటికి వచ్చాక స్కూల్లో ఏం చెప్పారు ఏంటి అని అడిగి డైరీలో ఏం రాశారు ఏంటి అన్నీ చూసుకోవలసిన బాధ్యత మీది అలాగ కాకుండా మేం పంపించేస్తున్నాం ఇంటికి వచ్చాక చదివించాలి అంటే తప్పదు అండి చదివించాలి ఈ మధ్య నుంచి కొంచెం శ్రద్ద పెట్టండి బిడ్డ మీ వాడి మీద బాగా అసలు చదవటల్లేదు బిహేవియర్ కూడా సరిగ్గా బాగుంట్లేదు మంచిగా చదివేలా చూసుకోండి

సరే లేండి ఓకే అండి ఉంటానండి